నవీన్ సీడ్ అంటే నాలుగు రకాలు ఉంటాయి ఒకటి ప్యాడీలో ఉంటుంది ఇంకొకటి మేజ్లో ఉంటుంది గోధుమలలో ఉంటుంది రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్క సీడ్లో ఇప్పుడు మిర్చిలో కూడా సీడ్ ఉంటుంది ఈ సీడ్లో మనకు ఏంటంటే బెనిఫిట్ మేల్ ఫిమేల్ సీడ్లో మేల్ ఫిమేల్ కూడా ఉంటాయి మేజ్లో కావచ్చు పేడ్లో ప్యాడిలో కావచ్చు ఇందులో మేల్ ఫిమేల్ కూడా ఉంటుంది ఈవెన్ కాటన్లో కాటన్లో కూడా మేల్ ఫిమేల్ ఉంటాయి వీటివల్ల మనకు ఏమి అవుతుందంటే ఈ వరి వేసుకున్నప్పుడు ఏమి అవుతుందంటే ఒక ఐదు ఆరు వరుసల తర్వాత ఒక మేల్ మేల్ వరుస వేస్తారు అన్నట్టు ఈ మేల్ వరుస ఏమి చేస్తుంది అంటే ఇది వాటికి ఫ్రాగ్మెంటేషన్ జరిగి రీప్రొడక్షన్కు ఉపయోగపడుతుంది అన్నట్టు ప్యాక్ చేస్తాం అవి ఎట్లా అంటే కోల్డ్ స్టోరేజ్లో ఉంచి ప్యాక్ చేసి ఒక మరి పెద్ద పెద్దగా కాకుండా ఫైవ్ ఫిఫ్టీన్ కేజేస్ టెన్ కేజెస్ బ్యాగ్స్లో ప్యాక్ చేస్తాం అన్నట్టు ఎక్కువ ఎక్కువ ఎండితే ఏమి అవుతుంది అంటే వాటిలో మాయిశ్చర్ కానీ రకరకాల ఇంకా టెంపరేచర్ కూడా పడిపోకపోతే ఇవి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి

మార్కెట్లో ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం ప్యాడి బాగా అమ్ముడుపోతుంది

అది బేస్డ్ ఆన్ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రేటు ఉంటుంది అందులో వచ్చి మనకు ఇప్పుడు వన్ టూ ఎకర్స్కి వచ్చి మనకు అప్రాక్సీమెట్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ఎకర్స్ ప్యాకెట్స్ కాకుండా ఎకర్స్ని బేస్ చేసుకుని ఎంఆర్పీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది అందులో విత్ ఇంక్లూడెడ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా ఇందులో మనకు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కానీ ఈ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ సీల్ సీల్తో సహా మనం ఇందులో ఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది మనం వచ్చి దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ బ్యాగ్స్ని మనం ఈ మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ అందులో మన ఈ ప్రైస్ వచ్చి ఒక టూ త్రీ ఎకర్స్కి వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు దాదాపు ఫోర్ థౌసండ్ దాకా కూడా పడవచ్చు కానీ కొంతమంది కొంతమంది సీడ్ డీలర్స్ ఏమి చేస్తారు అంటే వాటిని ఫస్ట్ ఏవి అయితే సీడ్స్ ఉంటయో వాటిని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫార్మర్స్కి తర్వాత వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకు ఈల్డ్ వచ్చినాక క్రాప్ ఈల్డింగ్ అయిపోయినాక అక్కడ వాళ్ళ ఇక అంతా డబ్బులు అయినాక అప్పుడు తీసుకుంటారు లేదంటే అవి కూడా తీసుకోరు దాదాపు ఎందుకంటే కొంచెం ఇకవదిలేస్తరు కంపెనీ వల్ల వాళ్లకు ప్రాఫిట్ ఉంటుంది కదా డీలర్స్ ఎవరైతే ఉన్నరో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఈ పెట్టుబడిని వాళ్ళు ఎక్కువ ఆశించరు అన్నట్టు అది కాదు ప్యాడి సీడ్స్లో కొన్ని ఇప్పుడు మేల్ ఫిమేల్ కాకుండా వేరే రకం సీడ్స్ కూడా ఉంటయి సన్న రకం దొడ్డు రకం అని చెప్పి ఇంకా ఓపీ అని చెప్పేసి ఇంకా రకరకాల సీడ్స్ ఉంటాయి అందులో ఏంటంటే ఇప్పుడు కొంచెం బాస్మతి రైస్ అంటారు చూసినావా అది కూడా ఒక సీడ్లో ఒక పార్ట్ అట్లా కొంచెం రైస్ లెంగ్త్ ఎక్కువ ఉన్న రైస్ లెంగ్త్ కూడా అవన్నీ కూడా సీడ్లో ఒక పార్ట్ కాకపోతే అది వేరే కంపెనీ అది వేరే ఎంజీ

ఓకే అర్థం కాలేదు మా దగ్గర అంటే ఇప్పుడు ఈ ఏరియాలో మాది వెల్ రికగ్నైజ్డ్ కంపెనీ కాబట్టి మోస్ట్లీ కస్టమర్స్ కానీ ఫార్మర్స్ కానీ ఎక్కువ శాతం మొగ్గు చూపుతారు అన్నట్టు మనకు క్వాంటిటీ క్వాంటిటీలో తక్కువ ఉండదు క్వాలిటీలో లోపం ఉండద్దు వెయ్యి అది కస్టమర్ స్యాటిస్ఫ్యాక్షన్ మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ అది కస్టమర్ కానీ ఫార్మర్ కానీ వీళ్ళ స్యాటిస్ఫ్యాక్షన్ మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ అట్లా పెస్టో సీజన్ అయిపోయింది కొంచెము కొన్ని ఏరియాలలో ఇప్పుడు కొంచెం లేటుగా వేసిన వాళ్ళు ఉంటారు చూసినావా వాళ్లది ఇంకా కొంచెం ఉంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఆర్ అందులో ఆ ఇంత పూర్తిగా అయిపోతుంది ఇప్పుడు లాస్ట్ సెక్షన్ నడుస్తుంది ఇక ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఏరియాస్లలో కొన్ని ఇప్పుడు ఈ భూపాలపల్లి సైడ్ కానీ ములుగు సైడ్ కానీ అటు సైడ్ సీజన్ అయిపోయింది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మన సైడు ఇటు ఇటు ఈ సైడ్ కరీంనగర్ సైడ్ చూసుకున్న కూడా ఇటు నిజామాబాద్ సైడ్ చూసుకున్న వీళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం ప్యాడి మీద ఫోకస్ చేసి మిర్చి లేట్గా వేస్తారు అన్నట్టు ఇప్పుడు వీళ్లకు సీజన్ల కొంచెం ఎగుబడి దిగుబడి కాకుండా కొంచెం లేటుగా చేస్తే అది ఇప్పుడు ఇంకో వన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది ఇక అది ఇప్పుడు మిర్చి కూడా కొన్ని కొన్ని బేస్డ్ ఆన్ వాటి సీడ్స్ మీద ఆధారపడి కొన్ని సిక్స్ థౌసండ్ కొన్ని ఫిఫ్టీ థౌసండ్ కొన్ని ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇట్ల ఉంటాయి రేట్ క్వింటాల్కి వరి వచ్చి మనకు ఇప్పుడ సీడ్లో అయితే ఈ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది తర్వాత ఈ మేల్ ఫిమేల్ వచ్చి అవి ఎయిట్ థౌసండ్ అట్లా అంటే బేస్డ్ ఆన్ క్వాలిటీ కూడా మనం కొంచెం రేట్ అనేది కంపెనీ ఆఫర్ చేయదండి అక్కడ క్వాలిటీ దీనిలో అయితే క్వాలిటీ లోపం ఉంటే మాత్రం మనం రేట్ అనేది గిట్టుబాటు ఇవ్వలేం ఎందుకంటే కంపెనీ నష్టపోతుంది కదా అది ప్రాసెస్ ఓకే